క్యాన్సర్ గుండె జబ్బులు వంటి సీరియస్ జబ్బులకు చికిత్స చేసే కేంద్రాలు ఉన్నాయ్ అవి అందుబాటులో ఉన్నాయని చెప్పగలం అలాగని లేనివారికి అందుబాటులో ఉన్నాయని చెప్పడానికి చాలా కష్టం ఎందుకంటే అవి క్యాన్సర్ మరియు గుండె జబ్బులు వచ్చినవారికి ఖర్చుతో కూడిన వైద్యం కావాలి కాని నిరుపేదలకు అంత ఖర్చు పెట్టి వైద్యం చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఉన్నవారికే ఆ క్యాన్సర్ మరియు గుండె జబ్బులకు సంబంధించిన వైద్యం అందగలుగుతుంది కాని నిరుపేదలకు అలాంటి వైద్యం అందక వారు వ్యాధిన పడుతున్నారు అలా వారికి కష్టం లేకుండా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా క్యాన్సర్ మరియు గుండె జబ్బులకు కూడా ఆరోగ్యశ్రీ కల్పితమవుతే చాలా మంది ప్రజలు ఈ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటారు అలాగే ఈ చికిత్సకు సంబంధించి ఖర్చు ఎటువంటి ఖర్చు అయినా సరే ప్రభుత్వం పెట్టుకోగలిగితే దాన్ని వల్ల నిరుపేదలు చాలామంది ఈ సమస్యల నుంచి తేరుకొని మంచి జీవితాన్ని గడపగలరు